గుడ్ ఈవెనింగ్ హ అవును చెప్పండి

ఓకే

ఓకే

ఓకే వీల్ అలైన్మెంట్ చూసి చెక్ చేసి ఇస్తాము ఏసీ చూస్తాము వర్క్ అయితే అదే పెడతాము లేకపోతే కొత్త ఏసీ పెట్టిస్తాము ఆడియో సెట్ కూడా చెక్ చేస్తాము ఉంటే లేకపోతే కొత్తది పెట్టిస్తాము స్టీరింగ్ కూడా చెక్ చేస్తాము ఫైవ్ థౌజండ్ అవుతుంది ఆఫ్ డేలో ఇచ్చేస్తాము ఓకే హ ఓకే థ్యాంక్ యూ